నమస్తే చెప్పండి

చెప్పండి మీ పేరు బాబు

ఇప్పుడు ఇప్పుడే చెప్పారు కదా మీరే కదా బాబు చెప్పింది చెప్పండి చెప్పారు రాసుకున్నాను కూడా లేదు లేదు లేదు బాబు అంతా నోట్ చేసుకున్నాను పెడతాను బాబు దాన్ని ఏ డేటు అన్నీ కూడా ఫిక్స్ అయిన తరువాత నీకు మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ ఓకే